మీ ప్రాంతంలో పదవ తరగతి విద్యార్థులు ఉండే విద్య ప్రాధాన్యతలు ఏమిటి ఎందుకు మా ప్రాంతంలో పదో తరగతి చదివే విద్యార్థులకు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వాళ్ళు వేరే ఏది చదవాలన్న అది టెన్త్ బేస్ పైన టెన్త్ సీజీపిఏ టెన్త్ మార్క్స్ పైన బేస్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళకి ట్యూషనల్స్ కానీ ఎక్స్ట్రా క్లాస్లు కానీ తీసుకుంటారు మార్నింగ్ క్లాస్లు కూడా తీసుకుంటారు అలాగే ప్రాక్టీస్ టెస్ట్లని క్వాటర్లీ ఆఫ్ ఇయర్లీ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ అని చాలా టెస్ట్లు కండక్ట్ చేస్తారు వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్లు మరియు ఇంట్లో ట్యూషన్స్ మరియు స్కూల్లో ట్యూషన్స్ తీసుకుంటారు అలాగే విద్యార్థులకు ఉండే విద్య ప్రాధాన్యతలు ఏమిటి ప్రాధాన్యతలు అన్ అంటే ఏమి లేదు కొంచెం ఎక్స్ట్రా స్ట్రే ఎక్కువ చదివిపిస్తారు వాళ్ళని అలాగే కొంచెం నాలెడ్జ్ ఇచ్చి జనరల్ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి రియలైజషన్ ఇచ్చి అలా కొందరు ఉపాధ్యాయులు చేశారు వాళ్ళకు వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పి వాళ్ళకు మీరు మంచిగా చదువుకుంటే మీ పేరెంట్స్ని మంచిగా చూసుకుంటారు అని చెప్పి అలా చెప్పి ప్రాధాన్యతలు చెప్పి వా ఇంపార్టెన్స్ చెప్పి చాలా మంది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని చెప్పి రియలైజేషన్ ఇచ్చి వాళ్ళ మంచిగా చదివేలాగా చేశారు ఎక్స్ట్రా క్లాస్లు చెప్తారు వాళ్ళ పైన కొంచెం కాన్సంట్రేషన్ పెడతారు మిగతా తరగతి వాళ్ళతో పోలిస్తే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంటర్ చదవాలన్న లైక్ వాళ్ళు ఫ్యూచర్లో ఎటు సైడ్ వెళ్ళాలన్న పదో తరగతి మార్కులపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి